చెప్పండి ఎవరు

చెప్పండి సార్ ఒక్క నిమిషం సార్ చెప్తాను ఒక్క నిమిషం ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలా ఇన్వాయిస్ తీసుకుంటే సరిపోద ఓ సరే ఓటీపి ఇంకా రాలేది కొంచెం వెయిట్ చేయండి ఒక్క నిమిషం అవునయ్య ఆ నెంబర్ సరిగానే ఉంది ఇక వస్తుందేమో సరే సరే బాగానే ఉంది ఓ వచ్చిందయ్యా ఎనిమిది మూడు నాలుగు ఆరు ఇదే నా చెప్పాల్సింది అవునయ్యా సరే డబ్బులు ఆన్లైన్ ద్వారా చెల్లించాను కదా సరే నెక్స్ట్ టైం కూడా ఇలానే వస్తారా లేకపోతే కొత్తవాడు వస్తాడా సరేనయ్య థ్యాంక్ యు తప్పకుండానయ్య తప్పకుండా ధన్యవాదాలు